నా తోటలో పెంచే పూలు వచ్చేసి ఏమేం పూలు అంటే ముందు రోజా పూలు వచ్చి నాలుగు రకాల ఉన్నాయన్నమాట ఒకటి పసుపు కలరు ఒకటి తెల్ల కలరు ఇంకోటి వచ్చి లైట్ పింక్ కలరు డార్క్ పింక్ కలర్ ఈ నాలుగు కలర్లు ఉన్నాయి తర్వాత వచ్చి జాజిమల్లె పువ్వుల చెట్టు ఉంది అనమాట అమ్మ నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు ఏసారా ఆ చెట్టు ఇంకా కూడా బాగా పూస్తుంది అనమాట తర్వాత వచ్చి డిసెంబరాల చెట్టు ఉంది డిసెంబరం పువ్వు వస్తుంది కదా వైలెట్ కలర్లో ఆ పువ్వు చెట్టు ఉంది తర్వాత వచ్చేసి కనకాంబరాలు చెట్టు ఉంది బంతిపూల చెట్లు ఉన్నాయి అనమాట మోస్ట్లీ మేం పూలన్నీ ఇంటికి దేవుళ్ళ దేవుడికి వాడేసి రోజాపూలు అమ్మ నేను పెట్టుకుంటాము రోజుకి ఒక్కటి నేను స్కూల్కి కాలేజీకి వెళ్లేటప్పుడు అంత పెట్టుకుంటాను మిగిలిన పూలు ఏం చేస్తామంటే దేవుడికి పెట్టేసి మిగిలినటివి ఉంటాయి కదా వచ్చి ఆ అక్కనా పక్కన ఆంటీకి ఆ పక్కింటి ఆంటీకి వాళ్లకి పిల్లలకి ఇచ్చేస్తాము ఇప్పుడు పండగలు అవి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర వినాయకుడి గుడి ఉంది అనమాట ఆ గుడికి పూలన్నీ కట్టి ఇచ్చేస్తామంట ఇచ్చేస్తాం అనమాట బంతిపూలు వచ్చే డెకరేషన్స్కి బావుం బాగుంటాయి కదా గుడికిస్తే దేవుడిని అలంకరించడానికి బావుంటుందని అలా ఇచ్చేస్తాం అనమాట ఇంక పండ్లు విషయాలకు వస్తే మా ఇంట్లో వచ్చి పప్పాయ పండు చెట్టు ఉంది జాంపండు జామకాయ చెట్టు ఉంది సీతా పండు చెట్టు ఉంది తర్వాత వచ్చేసి టెంకాయ చెట్టు ఒకటి ఉంది అది ఎప్పుడో మేము ఇల్లు కట్టేటప్పుడు పెట్టారు మా తాతగారు ఆ టెంకాయ చెట్టు ఉంది తర్వాత వచ్చి అరటిపండు చెట్టు ఉంది అనమాట జామకాయలు వచ్చి సీజన్ వచ్చినప్పుడు చాలా బాగా ఎక్కువ వస్తుంటాయి అనమాట ఇంట్లో మేము ముగ్గురమే కాబట్టి తినేసిన చాలా వరకు మిగిలిపోయేది ఇంట్లో వాళ్లకు అంత ఇచ్చేసి కూడా మిగిలిపోయేది మా ఫ్రెండ్స్కి అలా స్కూల్కి తీసుకెళ్లి ఇచ్చేదాన్ని తర్వాత వచ్చేసి అమ్మ అదే మా బంధువులు ఉంటారు కదా మా బంధువులు అంతా కూడా మోస్ట్లీ పక్క పక్కనే ఉన్నారు వాళ్లకి కొన్ని ఇచ్చి పంపించేస్తాము ఇంకా మిగిలినటివి అదే గుడికి గుడికి ప్రసాదంగా ఇచ్చేస్తాము లేకుంటే ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఒక్కో ఒక్కోసారి ఇప్పుడు జామకాయల సీజన్ వచ్చిందంటే చాలా కాస్తుంటాయి కదా సంతలో తీసుకెళ్లి అమ్మే వాళ్ళు ఉంటారు మాది పక్కన కొంచెం విలేజే కాబట్టి సంతలో తీసుకెళ్లి అమ్మేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట వాళ్లకి పోను మిగిలింది ఎంత ఇచ్చినా తీసుకుంటాము అంటే డిమాండ్ చేయము వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు సంతలో అమ్మేస్తారన్నమాట పప్పయ్య కూడా చాలా బాగా వస్తున్నాయి బాగా స్వీట్గా ఉంటుంది నాకు చాలా ఇష్టము సీతా పండ్లు ఇవన్నీ పండ్లన్నీ మోస్ట్లీ మేం తినడము తినేసి మీ చాలా మిగిలిపోయి ఉంటే ఇచ్చేస్తాం పక్కన ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి మిగిలింది సంతలో తీసుకెళ్లి అమ్మేమని చెప్పి ఇచ్చేస్తాం